నమస్కారం

చెప్పండి చెప్పండి దాని ప్రాసెస్ ఉంటుంది కదా చెప్పండి ఫోర్ నలుగురు అండి అలాగే అండి అలాగే అండి అలాగే అండి ఎవరెవరు తీసుకున్నారండి

అదేలెండి అదేలెండి అలాగే అండి అలాగే అండి ఏంటండి ప్లాన్ ఒక ప్లాన్ ఒకటి చెప్పండి పదిహేను ఏళ్ళు

ఆ రెండు నెలలు ఫ్రీ అండి మాకు ఆ రెండు నెలలు ఫ్రీ అండి మాకు కంపెనీ కడుతుంది అదే అదే ఓకేనండి ఓకే నాలుగు నెలలు కంపెనీ కడుతుంది ఓకే ఓకేనండి ఓకేనండి మీ గుడ్ నేమ్ సార్ మీ గుడ్ నేమ్ ఏంటండి ఓకేనండి ఓకే ప్రశాంత్ కుమార్ ఏ ఊరండి తమరిది ఆతూరు అంటే తణుకా ఓకే అండి ఓకే అండి చెప్పండి కంటిన్యూ చేయండి ఓకే అండి ఓకే అండి ఓకే అలాగే అండి అలాగే అండి అలాగేనండి అలాగే అండి అయితే ఓకేనండి ఓకేనండి థ్యాంక్స్ అండి